యువత ఆటల్లో పాల్గొనడానికి తగినంత ప్రోత్సాహం అందుబాటులో లేకపోతే వారిని ప్రోత్సాహించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి యువతను ఆటలకు ప్రోత్సహించేందుకు సూచనలు ఆటల ప్రాముఖ్యతను అవగాహన చేయాలి విద్యా సంస్థల్లో క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు చెప్పాలి ఆరోగ్య ప్రయోజనాలు టీం వర్క్ లీడర్షిప్ స్కిల్స్ వంటి అంశాలను వివరించాలి సరైన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలి స్కూల్ కాలేజ్ లెవెల్లో మంచి మైదానాలు క్రీడా సామాగ్రి అందించాలి గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా కేంద్రాలను అభివృద్ధి చేయాలి మంచి మార్గదర్శకం అందించాలి యువ క్రికెటర్లకు అనుభవగ్నమైన కోచ్ అందుబాటులో ఉండాలి ప్రముఖ క్రీడాకారులతో ప్రేరణమాక మెరిట్ సర్టిఫికేట్లు స్కాలర్షిప్లు ఇవ్వాలి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు సహకారం అందించాలి యువ క్రికేటర్లకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలి స్పాన్సర్షిప్ మెడికల్ సపోర్ట్ ట్రైనింగ్ క్యాంపులు అందించాలి తల్లిదండ్రులు ప్రోత్సాహం అవసరం పిల్లలు ఆటల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు వారికి ప్రోత్సహించాలి క్రీడలను చదువుతో సమానంగా చూడాలి